భారతీయ మీడియా గురించి నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి ప్రతి ఒక్క వార్తాపత్రికలు నేను చదువుతు ఉంటాను నాకు తెలిసినంతవరకు టీవీ నైన్ సాక్షి టీవీ ఫైవ్ ఇలా ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి ఇటువంటి ఛానల్ మీడియాస్లో ఎన్నో న్యూస్లు వస్తుంటాయి కానీ అవి నిజమా కాదా అని ఒక ప్రశ్న ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్న ప్రతి ఒక్క విషయాలన్ని ఎన్నో విషయాలు టీవీలో చూస్తుంటారు టీవీలో న్యూస్లలో చూస్తుంటాం కానీ ప్రతి ఒక్క నిష్ విషయము నిజమా కాదా అని ఆలోచించటం లేదు కానీ నా అభిప్రాయం ప్రకారంగా ప్రతి ఒక్క విషయాన్ని నిజమైన విషయాన్ని దాస్తూ అబద్ధమైన విషయాన్ని చెప్తున్నారు అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్ ప్రస్తుత హా మీడియాస్లో ఎటువంటి నిజమైన విషయాలు చూపడం లేదు అన్నీ అనవసరమైన విషయాలు చూపుతున్నారు నా అభిప్రాయం ప్రకారంగా ఎటువంటి విషయాలు చూపించాలనుకుంటున్నారు ఆ యొక్క విషయాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియచేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను చూసినంతవరకు ప్రతి ఒక్క విషయాలు అబద్ధంగా ఏవి నిజం కానట్టుగా ఉంటుంది కానీ నిజమైన విషయాలు ఎన్నో ఉన్నాయి కానీ అటువంటి విషయాలపైన మీడియా ఎందుకు చూడడం లేదు అటువైపు ఎందుకు చూడడం లేదు ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మన యొక్క దేశంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి పేదరికం ఎంతో ఉంది అటువంటి విషయాలపైన ఎంతో ఆ ఆలోచనలు ఆలోచిస్తే ప్రతి ఒక్క విషయాన్ని మనము లేకుండా చేయవచ్చు కానీ ఎందుకు మీడియా వాళ్ళు అటువంటి విషయాలపైన ఆలోచించడం లేదని నాకు అర్థం అవ్వటం లేదు అంతే కాకుండా ఎన్నో విషయాలు ఉన్నా ఉన్న ఉన్న విషయాన్ని ఉన్నట్టు చూపకుండా లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపడం వల్ల ఇక్కడ ఎంతోమందికి ఒక ప్రశ్నగా మారుతుంది అది నిజమా అంటే చూసే వెయ్యి మంది ఉన్నా కానీ చూసే విషం నిజం ఏమో అని అనుకున్నట్టు ఆ విషయాన్ని చూపుతున్నారు కానీ నిజమైన విషయాన్ని ఎందుకు చూపడం లేదని నా యొక్క ప్రశ్న నిజమైన విషయం చూపినట్లయితే ప్రజల్లో ఎంతో అవగాహన కలుగుతుంది ఎటువంటి విషయాలని చూడాలంటే ప్రతి ఒక్క విషయాన్ని ఖచ్చితంగా చూపడం లేదు మీడియా అలా చూపడం వల్ల ఎంతో సహాయపడుతుంది కానీ నేను చూసినంతవరకు కొన్ని మీడియా ఛానల్స్ నిజమైన విషయాన్ని కరెక్ట్గా చూపుతుంది కానీ కొన్ని మీడియా ఛానల్స్ అబద్దానికి వెళ్తుంది కానీ అబద్ధం చూపకుండా నిజమైన నిజంగా చూపెట్టినట్లయితే ఎంతో సహాయంగా ఉంటుంది